ప్రపంచంలో నృత్యానికి ఉన్న ప్రాధాన్యత మరి ఇంకో దానికి ఏదీ లేదు చాలా మంది నృత్యం అంటే చాలా ఇష్టపడతారు ఎందుకంటే నృత్యం వేయడం వల్ల కొంతమందికి ఆనందాన్ని ఇస్తుంది నృత్యాలలో చాలా రకాలనే భరతనాట్యం కూచిపూడి వెస్ట్రన్ డ్యాన్స్ ఫోక్ అలా జానపద గేయాలు మీద పాటలు పాడుకుంటూ నృత్యం వేయడం ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి తెలంగాణలో జానపద ఆటలు కోలాటలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట చాలా మందికి నృత్యానికి మనుషులకి చాలా దగ్గర సంబంధం ఉంది మనుషులకు ఆనందం వేసినప్పుడు నృత్యం వేయాలని అనుకుంటారు అది ఎట్లా అంటే ఏదైనా పెళ్ళి అయ్యింది అనుకో వాళ్ళ పెళ్ళికి నృత్యం వేయాలని అనుకుంటారు అది ఎట్లా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఇచ్చేది డ్యాన్స్ అట్లా చాలా మందికి ఇష్టంగా అనిపించే అంశం నృత్యం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా పెళ్ళిలలో ఎంజాయ్ చేయాలి అనుకునేవాళ్ళు నృత్యాన్నే ఎంచుకుంటారు అది ఎలా అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవాలి అన్నప్పుడు అప్పుడు పురాతనంలో వాళ్ళు చెప్పాలనుకున్న అంశాన్ని నృత్యం ద్వారా ప్రజలకి చెప్పేవాళ్ళు అన్నమాట రాజు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకో ఆ రాజు మళ్ళీ తిరిగి వచ్చిండా రాలేడా ఆయన అక్కడే చనిపోయాడా కూడా హాస్ మొత్తం మొత్తం డీటెయిల్స్ని కనుక్కొని ఇది మొత్తం వీళ్ళు నృత్యం ద్వారా ప్రజలకి అందరికీ సమాచారం ఇస్తారు